మా ప్రాంతాలలో జరుగుతున్న నేరాలు అనగా చైన్ స్నాచింగ్ అనేక మంది గుడ్లకి చైన్స్ వేసుకొని వెల్తే కుర్రోళ్ళు బండి మీద వచ్చి ఆ చైన్ని దొంగిలిస్తున్నారు ఈ విధమైన నేరాలు అనేకమై పోయినాయి దీనికి ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య ఉ ఉ ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడం వల్ల యువత చెడు దారి పట్టి ఇలాంటి నేరాలకు పాల్గొంటున్నారు డబ్బులేక వారి యొక్క అవసరాల తీర్చుకోవడానికి మనీ లేక ఇలాగ నేరాలపై ఆధారపడి డబ్బు సేకరిస్తున్నారు ఇలాగ చైన్లు దొంగతనం చేసి ఆ డబ్బును సంపాధించి వారొక జీవితానికి మెరగుపరచుకుంటున్నారు ఈ విధమైన నేరాలు చేయడం వల్ల ప్రపంచం ప్రా మా ప్రాంతంలో భయానికి గురై ఎవరూ బయటకి వెళ్ళడంలేదు ఈ విధంగా నేరాలు అనేవి జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని నిరుద్యోగాన్ని పూర్తి చేయాలి మాన్పాలి అన్నీ కలి మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు